నాకు మా భారతదేశంలో ఎక్కువగా ఢిల్లీ గోవా తమిళనాడు కేరళ రాష్ట్రాలు అంటే నాకు చాలా ఇష్టము ఢిల్లీలో ఎక్కువగా తాజ్మహల్ అంటే చాలా ఇష్టము అదే విధముగా గోవాలో బీచులు అన్న అక్కడ ఉన్న కల్చర్ అన్నా నాకు చాలా ఇష్టము అదే కేరళ విషయానికి వస్తే నాకు ఎక్కువగా దేవాలయాలు అంటే చాలా ఇష్టము అక్కడున్న దేవాలయాలు భక్తి పూజా విధానం అంటే కూడా నాకు చాలా ఇష్టము తమిళనాడులో కూడా జల్లికట్టు ఆటలన్నా అక్కడ కొలిచే విధానం దేవుని పూజించే విధానం అన్నా సరే నాకు చాలా ఇష్టము